ఆంధ్రప్రదేశ్ విద్యను సాంకేతికత ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఒక ఆసక్తి కరమైన ప్రశ్న విద్యను సులభతరం చేయడం సాంకేతికత విద్యను సులభతరం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది డిజిటల్ పుస్తకాలు వెబ్సైట్లు మరియు ఇతర ఆన్లైన్ సోర్సులు విద్యార్థులకు అన్ని సమయాలలో విద్యను అందించడానికి సహాయపడతాయి ఇది విద్యార్థులకు వారి సొంత వేగంతో నేర్చుకోవడానికి మరియు వారి సొంత ప్రయోజనాల కోసం విద్యను అనుకూలికరించడానికి అనుమతిస్తుంది విద్యను మరింత సమర్థవంతంగా చేయడం సాంకేతికత విద్యను మరింత సమర్థవంతంగా చేయడంలో కూడా సహాయపడుతుంది విద్యార్థులకు వారి అభివృద్ధిని ట్రాక్ చేయడానికి మరియు వారి బలాలు మరియు బలహీనతలను అర్థం చేసుకోవడానికి సహాయపడే సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి ఇది విద్యార్థులకు వారి చదువులలో మెరుగుపడటానికి మరియు వారి విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది విద్యను మరింత ఆకర్షంగా చేయడం సాంకేతికత విద్యను మరింత ఆకర్షణీయంగా చేయడంలో కూడా సహాయపడుతుంది విద్యను మరింత ఆకర్షణీయంగా చేయడానికి గేములు మరియు ఇతర ఇంటరాక్టివ్ సాధనాలను ఉపయోగించవచ్చు ఇది విద్యార్థులకు విద్యలో నిమగ్నం చేయడానికి మరియు వారి నేర్చుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండటానికి సహాయపడుతుంది ఆంధ్ర ప్రదేశ్ సాంకేతిక విద్యను పెంపొందించడానికి చాలా కట్టుబడి చేస్తుంది